మా సాయి వాళ్ళ సార్ అండి ఏమి లేదు సార్ మా అబ్బాయికి ఒక రెండు రోజులు లీవు కావాలి సార్ ఎందుకంటే మేము తిరుపతి వెళ్తున్నాము ఒక రెండు రోజులు అండి అవును కానీ మేము మొక్కు మొక్కుబడి ఉందండి రెండు రోజులు సార్ రెండు రోజులు మీకు రెండు రోజుల తరువాత మరల నేను తీసుకొచ్చి పంపిస్తాను

కాదండి ఇప్పుడు వెళ్ళాలండి నేను ఇప్పుడు వెళ్ళాలని మేము మొక్కుకున్నాం సార్ రెండు రోజులు గుండు తీయాలి గుండు తీయించుకుని రావాలి కొద్దిగా లెటర్ రా లెటర్ రాయిస్తాను సార్

చదువుతాడు తీసుకు వెళ్ళి

మంచిగా చదువుతాడా సార్ మా అబ్బాయి ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళాలి సార్ ఇప్పుడు ఓకే సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ